మా ఊర్లో చాలామంది వృద్ధులు నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు వంగిపోవడము ఇంక చేతులు కాళ్ళు జాయింట్లు పని చేయకపోవడం వల్ల ఎక్కువ మంది మంచాల పాలు అవుతున్నారు కొంతమంది అలాంటి వృద్ధులుని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అనాథాశ్రమంలో పడేసేవాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది వృద్ధులైతే వాళ్ళు తినడం మానేసి వాళ్ళు చనిపోయేంతవరకు తినకుండా అలాగే ఉండేవాళ్ళని కూడా నేను చాలామందిని చూసాను అయితే మా కుటుంబ సభ్యులు మాత్రం మా ఇంట్లో మా తాతని మా అమ్మమ్మ తమ్ముళ్ళని బాగా చూసుకుంటారు వాళ్ళు ఇంకా మంచాన పడినా పడకపోయినా వాళ్ళకి చిన్నది బాగోకపోయినా మా ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చేస్తారు వాళ్ళని చూడ్డానికి వాళ్ళకి ఎటువంటి ఆపద అనేది రానివ్వరు అందరు చక్కగా గాజుబొమ్మను చూసినట్టు చూస్తారు ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే వాళ్ళని మాత్రం బాగుచేయాలన్న ఉద్దేశంతోనే ఉంటారు అయితే వాళ్ళు మా కుటుంబంలో సహాయం చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అలా మంచంలో ఉన్న వృద్ధులని చూసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది మా అమ్మ మా నాన్న ఇస్తూ ఉంటారు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా ఇచ్చి ఆ ఒక్క పూటకి కానీ రెండు పూట్లకి కానీ వాళ్ళకి సరిపడా ఆహారం ఇమ్మని చెప్తారు ఆ తర్వాత కావాలి అంటే రెండు మూడు రోజుల తర్వాత వెళ్ళి మనం ఇవ్వచ్చు ఎవరికీ కూడా ఎక్కువ ఒకేసారి డబ్బులు ఇవ్వకూడదు కాబట్టి వృద్ధులు విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మా అమ్మ మా డాడీ అలా చేస్తారు